శ్రీ శ్రీ రచనలు పంతొమ్మిది వందల పదిలో శ్రీరంగం శ్రీనివాస రావుగా జన్మించిన శ్రీ శ్రీ ప్రముఖ తెలుగు కవి రచియిత మరియు కార్యకర్త అయిన రచనలు తరచుగా ఈ క్రింది అంశాలను అన్వసించాయి సామాజిక న్యాయం శ్రీ శ్రీ సామాజిక న్యాయం కోసం బలమైన న్యాయవాది మరియు సమాజంలో సామాన్యత మరియు న్యాయ బాధ్యత యొక్క ఆవశ్యకతపై విస్తృతంగా రాశారు సమానత్వం ఆయన రచలు తరచుగా సమానత్వం యొక్క ప్రముఖ్యమైన మరియు సామాజిక మరియు ఆర్థిక సమస్యలను సవాళ్లు చేయవలసిన అవసరాన్ని హైలైట్ చేశాయి మానవ స్థితి శ్రీ శ్రీ రచనలు మానవ స్థితిని కూడా అనుస్వయించాయి మానవ ఉనికి యొక్క సంక్లిష్టతలు మరియు సవాళ్ళను పరిశీలిస్తున్నాయి శ్రీ శ్రీ రాసిన కొన్ని ముఖ్యమైన రచనలు మహాప్రసాదం ది గ్రేట్ జర్నీ ఖైదీ చేనిత మరియు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భాగవతుల సదాశివశంకర శాస్త్రిగా జన్మించిన ఆరుద్ర మరొక ప్రముఖ తెలుగు రచయిత మరియు కవి అతని కవిత్వం మరియు సాహిత్య వివరణ తరచుగా ఈ కింద అంశాలను అనవసించింది ప్రేమ ప్రకృతి మానవ స్థితి ఆరుద్ర రాసిన కొన్ని ముఖ్యమైన రచనలు సంపంగ పొద్దులు మల్లెపువ్వులు కవిత్రయం కవిత్వ యాత్ర